నేను పుస్తకాలు చదవడం ఇష్టపడతాను కానీ అతిగా ప్రచారం చేయబడిన లేదా ఎవరైనా గట్టిగా సిఫార్సు చేసిన కొన్ని కారణాలవల్ల నాకు అర్థం కానీ నచ్చని పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఒక పుస్తకం ఏమిటంటే ది గేమ్ ఆఫ్ త్రోన్స్ ఈ పుస్తకం చాలా ప్రసిద్ది మరియు చాలామందికి ఇష్టం నేను దానిని చదవడానికి ప్రయత్నించాను కానీ నాకు అది అర్థం కాలేదు కథ చాలా కష్టంగా ఉంది మరియు పాత్రలు చాలా క్లిష్టంగా ఉన్నాయి నేను ఏమి జరుగుతుందో అర్థం చేసుకోడానికి నాకు కష్టమైనది మరొక పుస్తకం ఏమిటంటే ఇది హ్యారీ పోటర్ ఈ పుస్తకం కూడా చాలా ప్రసిద్ది మరియు ఈ పుస్తకం చాలా మందికి ఇష్టం కూడా నేను దానిని చదవడానికి ప్రయత్నించాను కానీ నాకు ఇష్టం కాలేదు కథ చాలా బాలల కథలా అనిపించింది మరియు పాత్రలు చాలా చిన్నవిగా ఉన్నాయి నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకోడానికి చాలా కష్టపడ్డాను నాకు అర్థం కానీ లేదా నచ్చని పుస్తకాలకు కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏమిటంటే కథ చాలా కష్టంగా ఉంటుంది కొన్ని పుస్తకాలు చాలా క్లిష్టమైన కథలను కలిగి ఉంటాయి ఇవి అర్థం చేసుకోడానికి కష్టంగా ఉంటాయి పాత్రలు చాలా క్లిష్టంగా ఉంటాయి కొన్ని పుస్తకాలు చాలా క్లిష్టమైన పాత్రలను కలిగి ఉంటాయి వీరి ఆలోచనలు మరియు ప్రవర్తనలను అర్థం చేసుకోవడం మనకు చాలా కష్టం అవుతుంది పుస్తకం నాకు ఆకర్షణీయంగా లేదు కొన్ని పుస్తకాలు నాకు ఆసక్తి లేని అంశాలను కలిగి ఉంటాయి లేదా నాకు ఇష్టం లేని రచనా శైలిని కలిగి ఉంటాయి నేను అతిగా ప్రచారం చేయబడిన లేదా ఎవరైనా గట్టిగా సిఫార్సు చేసిన నాకు అర్థం కానీ లేదా నచ్చని పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించేటప్పుడు నేను నా సొంత అభిప్రాయాలను